మనం జరుపుకునే సాంస్కృతిక ఉత్సవాలలో సంక్రాంతి పండగ గురించి తెలుసుకో సంక్రాంతి పండగ రోజున సంక్రాంతి పండగను మూడు రోజులు చేసుకుంటాము మనం మొదటి రోజు భోగి రెండవ రోజు సంక్రాంతి మూడవ రోజు కనుమ భోగి రోజున మనం పిల్లలందరికీ ఉదయకాలమే తల స్నానం చేయించి క్రొత్త బట్టలు వేసి భోగి మంటను వేస్తాము మన చుట్టుపక్కల ఉన్న అన్ని పుల్లలన్నీ సేకరించుకొని ఒక గుడి దగ్గర కానీ నలుగురు ఉన్న కూడలిలో కానీ మనము ఆ చెక్కలన్నింటినీ అంటించి భోగిమంట వేస్తాము ఆ ఆ భోగిమంటలో మనము భోగి పిడకలన్నీ ఆవు పేడతో తయారు చేసినటువంటి పిడకలతో మనం తయారు చేస్తాము వాటిని కూడా తీసుకెళతాము మన ఇంట్లో ఉన్నటువంటి పాత చెక్కలు పాత పుల్లలు అవన్నీ తీసుకువెళ్ళి మనం భోగి మంటలో వేయడం జరుగుతుంది ఆ భోగి మంటలు వేసిన తరువాత దాని మీద నీళ్ళు కాచుకొని స్నానం చేస్తే మన దగ్గర ఉన్నటువంటి కొన్ని రోగాలు పోతాయని ఒక నమ్మకం కాబట్టి ఆ రోజు మనం ఆ భోగిమంటలో నీళ్ళు కాచుకొని స్నానం చేస్తాము పిల్లలు అందరూ క్రొత్త బట్టలు వేసుకుంటారు అదే ఇంకా చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో అయితే కనుక ఆడ పిల్లలకి కానీ మగ పిల్లలకు కానీ భోగిపళ్ళనే వేస్తారు అంటే ఆ సీజన్లో మనకి భోగి పళ్ళు దొరుకుతాయి కాబట్టి భోగి పళ్ళను పువ్వులతో కలిపి పిల్లల నెత్తి మీద వేయడమనేది ఒక సాంప్రదాయంగా మనం అనుసరిస్తాము ఆ రోజు మా పిండి వంటలు చేసుకుంటాము పిండి వంటల్లో ఆ రోజు మాంసాహారాన్ని మాత్రం తీసుకోమన్నమాట శాఖాహారం తీసుకుంటాము పప్పు అని నెయ్యి అని ఏదో ఒకటి చేసుకొని ఒక రకమైనటువంటి కూరగాయలు వండుకొని ఆ రోజు భోగి పండగను చేసుకుంటాము అది రెండవ రోజు సంక్రాంతి పండుగ ఈరోజు మన పూర్వీకులు ఎవరైనా చనిపోతే కనుక వాళ్ళు పేరు మీద ఇంటింటికి వెళ్ళి ఒక పెద్ద వారిని పిలుచుకొచ్చి వాళ్ళు క్రొత్త బట్టలు పెట్టి వాళ్ళకి అరిసెలు అని సున్నుండలు అని తయారు చేసుకొని మన ఆంద్రా వంటకాలన్నీ తయారు చేసి వాళ్ళకి సమర్పించడం జరుగుతుంది అదే రోజు స్వీట్ పండగ నెక్స్ట్ మన ఇంటికి హరిదాసులు నెక్స్ట్ గంగిరెద్దు వాళ్ళు మన ఇంటికి వస్తూ ఉంటారు వాళ్ళకి మనం తగినటువంటి బియ్యం అని ఇలాంటివన్నీ కూడా పోసి వాళ్ళని సంతృప్తి చెంది అలాగే అలాగే వేషం వేసుకునే వేషదారులు కూడా వస్తూ ఉంటారు రోజూ ఇంటికి ఆ వేషం వేసుకొని వచ్చినప్పుడు వాళ్ళు అలాగా పాతకాలపు రోజులన్నింటినీ పాతకాలపు సాంప్రదాయాలన్నింటినీ కూడా మనకి గుర్తు చేయడానికి ఆ సంక్రాంతి రోజు వచ్చి వాళ్ళకి మనం బియ్యం అని ఇలాంటివన్నీ పెద్దవాళ్ళు పేరు చెప్పి వేస్తూ ఉంటాము అన్నమాట ఆ రోజు ఓన్లీ స్వీట్ పండగ స్వీటుని మాత్రమే తయారు చేసుకుంటాము ఎక్కువగా మనకు పల్లెటూర్లలో అయితే అరిసెలు పొంగడాలు జంతికలు గులాబీ పూలు మనకు తోచిన ప్రతీ వంటకాన్ని కూడా మనం ఆ రోజు తయారు చేసుకొని ఒకళ్ళకి ఒకళ్ళు పంచిపెట్టుకుని మన సంతోషాన్ని పండగని జరుపుకుంటాము మూడవ రోజు వచ్చేటప్పటికీ కనుమ ఈ రోజు చాలామంది నైవేద్యాలను అర్పించుకుంటాము అన్నమాట పెద్దవాళ్ళు పేరు చెప్పుకొని కోళ్ళని మేకలని కోసుకుంటూ ఉంటాము మరి ముఖ్యంగా మనం దీనికి ముఖ్యంగా ఈ పండగ ఉద్దేశం ఏంటంటే కోడిపందాలు బాగా జరుగుతాయన్నమాట ఆ కోడి పందాల్లో చాలా మంది వచ్చి దూర దూర నుంచి విదేశాల నుంచి కూడా వచ్చి ఆ కోడి పందాలను చూడటం జరుగుతుందన్నమాట ఆ రోజు అందరినీ పిలుచుకొని మాంసాహారంతో భోజనాన్ని ఇస్తాము భోజనాలని అందిస్తాము ఈ మూడు రోజులు కూడా పిల్లలు పెద్దవాళ్ళు చుట్టుపక్కల అందరు చుట్టాలు కూడా అందరు వచ్చి ఇంట్లో ఒక ఉమ్మడి కుటుంబంగా ఉండి పండగను జరుపుకుంటూ ఉంటారు అన్నమాట చాలా ఆనందంగా నెమరు వేసుకుంటూ వచ్చిన చే పంటను అంటే వరి పంటలు అన్నమాట అటుకులని ఇవన్నీ ఆడించుకొని ఇంటి నిండా పెట్టుకొని దాన్ని చూసి ఆనందించి అందరు కూడా పంచిపెట్టుకొని సంతోషంగా ఒకే ఇంట్లో కుర్చొని తింటాము ఇది ఈ సంక్రాంతి పండగ యొక్క ఉద్దేశం అదే ఉగాది పండుగ తీసుకున్నట్లయితే తెలుగు సంవత్సరం అంటే తెలుగు వారికి అంటే ఇంగ్లీషు నెలల్లో తీసుకుంటే జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది కానీ తెలుగు వారు చేసుకునేది మార్చి నందు చైత్రము వైశాఖము జ్యేష్టము అని తెలుగు నెల నుంచి చైత్రముతో మనకి తెలుగు సంవత్సరము అనేది మొదలవుతుంది ఆ రోజు షడ్రుచులను ఇస్తాము అన్నమాట ఎందుకంటే వేపపూత మొదలవుతుంది చేదు పులుపు కారం పులుపు తెలుపు తీపి ఇవన్నీ కూడా షడ్రుచులన్నీ కూడా కలిపి ఒక పదార్ధంగా ఉగాది పచ్చడి తయారు చేసి చుట్టూ ఇంట్లో ఉన్న పిల్లలందరికీ తినిపిస్తూ ఉంటాము ఆ రోజు కూడా ఉదయాన్నే లేచి తల స్నానం చేసుకుని క్రొత్త బట్టలు వేసుకొని ఈ ఉగాది పచ్చడి అనేది తింటామన్న ఉగాది పచ్చడి తినడం వల్ల మన ఒంట్లో ఉన్నటువంటి ఈ ఆరు రకాలైనటువంటి రుచులు కూడా మనకి ఉపయోగపడతాయన్నమాట చుట్టుపక్కల వాళ్ళకి కూడా మనం అందించి మన తెలుగు పండగ యొక్క విశిష్టతని వారికి తెలియజేస్తూ ఉంటాము అదే దసరా పండగ దసరా పండగను తీసుకుంటే అక్టోబర్ నెలలో వస్తుంది ఇది ఈ దసరా పండగ తొమ్మిది రోజులు అంటే దేవి నవరాత్రులను చేస్తారు ఈ దేవి నవరాత్రుల రోజు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు చోట దేవతనీ దేవతని పెట్టి అక్కడ మనం దాన్ని పూజించడం బ్యాండ్ మేళం పెట్టి ఈ తొమ్మిది రోజులు కూడా ఆవిడకి ఇష్టమైన రూపంలో వాళ్ళకి నైవేద్యాలు అర్పిస్తూ ఉంటారు పదో రోజున దశమి దసరా పండగను మనం జరుపుకుంటామట ఈ రోజు అందరూ క్రొత్త బట్టలు వేసుకొని పిల్లలందరూ ఎక్కడలేని మొత్తం అందరూ చుట్టాలు కూడా ఒకే చోట చేరి ఈ అమ్మవారిని పూజిస్తూ ఉంటామన్నమాట దీపావళి ఇది మనం నవంబర్లో చేసుకుంటాము ఈ సత్యభామ నరకాసురుడిని చంపేయడం వల్ల చాలా కష్టాలు పెట్టి చంపేయడం వల్ల ఆనందోత్సాహాలతో దీపావళిని మనం చేసుకుంటాము దీపావళి అంటే మన జీవితంలో వెలుగులు పంచేదని అర్థం ఈ దీపావళి రోజున నరక చతుర్దశిన చంపేసి ఆ లోకానికి వెలుగు తెచ్చినటువంటి దీపావళిని ప్రతీ ఒక్కరి ఇంట్లో నిలుపుకోవాలని చూస్తాము ఈ దీపావళి రోజున కూడా అంతే ఉదయకాలమే స్నానం చేసి క్రొత్త బట్టలు వేసుకొని స్వీట్ని తయారు చేసుకుంటాము గులాబ్ జామున్స్ అని ఇంకా రకరకాలైనటువంటి స్వీట్లని తయారు చేసుకొని వచ్చిన అతిథులకు మనం అందిస్తూ ఉంటాము బాణాసంచా కాకర పువ్వొత్తులు మతాబులు చిచ్చుబుడ్లు ఇలాంటి అనేక రకమైన మందు పదార్థాలను అన్నీ తీసుకొని ఎండలో పిల్లలు ఉత్సాహంగా అరబెట్టుకుని సాయంకాలం ఆరు అయ్యేటప్పటికీ దీన్ని ఇంటి చుట్టూ చిచ్చుబుడ్లు వెలిగిస్తూ దీపాలని ఆనందంగా సంతోషంగా వెలిగిచ్చుకుంటూ ఈ పండగను జరుపుకుంటాము అదే క్రైస్తవులు దగ్గరకి వచ్చేటప్పటికీ క్రిస్మస్ పండగ క్రిస్మస్ అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగ ఈ రోజున జీసస్ బర్త్డే క్రింద మనం చేసుకుంటాము కాబట్టి ఆ రోజు పిల్లలందరూ కూడా ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూసి పొద్దున్నే లేచి తల స్నానం చేసి క్రొత్త బట్టలు వేసుకొని అనేక మంది చుట్టాలు అతిథులను మన ఇంటికి పిలిపించుకుని వాళ్ళకి బిర్యానీ అని చికెన్ అని ఏదో రకరకాలు అయినటువంటి వంటకాలు చేసి అద్భుత రుచిని అందించే విధంగా వాళ్ళకి స్వీట్లని తయారు చేసి మనం భోజనం పెట్టడము ఉంటుంది సాయంకాలం చర్చ్కు వెళ్ళి చర్చ్లో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతాము కాబట్టి ఆ సాంస్కృతి కార్యక్రమంలో పిల్లలందరూ నృత్యాలు డాన్సులు పాటలు ఇవన్నీ పాడుతుంటే ఆ జనాలకి చూడ్డానికి ఆనందంగానూ ఆ పండగ యొక్క విశిష్టతను తెలియజేసే విధంగా అనేక కార్యక్రమాలు చేపడతాము ఆ సంతోషంగా జరిపి చర్చ్లో ఆరు నుంచి తెల్లవారుజాము నాలుగు గంటల వరకు ఇది జరుగుతుంది ఆ దేవుని యొక్క విశిష్టతను మేం తెలుసుకొని ఆ రీతిగా మేము ఆ రోజు సంతోషంగా అందరితో కలిసి మెలిసి స్నేహపూర్వకంగా గడిపేస్తూ ఉంటాము అలాగే జనవరి ఒకటి ఇది అందరి జీవితాల్లో ముఖ్యమైనటువంటి రోజు ఎందుకంటే హిందూ ముస్లిం అని తేడా లేకుండా జనవరి ఒకటిన చేసుకుంటాము పిల్లలందరూ కూడా గ్రీటింగ్ కార్డులు తయారు చేసుకోవడం అది ఆఫీసర్స్కి వెళ్ళి పూల బొకేలు ఇవ్వడము స్వీట్లు ఇవ్వడము అది అందరు కూడా ప్రతీ ఒక్క ఇంట్లో కూడా సంతోషంగా జరుపుకునే పండగ జనవరి నెల అంటే నూతన సంవత్సరము అన్నమాట నీ నూతన సంవత్సరంలో ప్రతీ ఒక్కరు సంతోషంగా వెళ్ళి ఒకళ్ళకి ఒకరు ఆలింగనం చేసుకొని సంతోషకరమైనటువంటి శుభవార్త మనము ఒకళ్ళకి ఒకళ్ళు తెలుపుకుంటాము